ట్యాక్సీ డ్రైవరా అండి ఎక్కడ ఉందండి అంటే నాకు ఇక్కడ హైదరాబాద్కి క్రొత్తగా వచ్చినాను టూరిస్ట్ ప్లేసెస్ చూద్దామని చూద్దామనేసి నాకు ఒక ట్యాక్సీ డ్రైవర్ కావాలి అండి తిప్పడానికి అన్ని చూపించడానికి మేము ఒక త్రీ మెంబర్స్ ఫ్రెండ్సే వస్తాము అండి మేము ఇక్కడ ఆర్ ఆర్ డిస్ట్రిక్ట్ సైడ్ ఉంటాము అండి మీ కరెంట్ లొకేషన్ మాకు పెడితే మేము రేపు బయలుదేరుతాము అండి మీ దగ్గరికి అంటే మీ వీలుని బట్టి చెప్పండి నైన్కి టెన్కా బయలుదేరేది అంటే మాకు కొంచెం ఐడియా ఇవ్వండి హైదరాబాద్లో ఇట్లా ప్లేసెస్ ఉంటాయి అని ఒక ఐడియా ఇవ్వండి మాకు ఓకే ఇంకా ఓకే అంటే మీరు ఒక వన్ వీక్ పాటు మాతోనే ఉండాల్సింది వస్తుంది మరి మాతో పాటే ఉండాల్సింది వస్తుంది మేము వన్ వీక్ ప్లాన్ వేసుకుని వస్తాము అండి అన్ని చూద్దామని ఓకే అండి థ్యాంక్ యూ